సున్నా నాలుగు సున్నా మూడు రెండు వేల ఇరవై ఒకటి సున్నా ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఒకటి పది సున్నా ఆరు రెండు వేల పదహారు సున్నా ఏడు సున్నా ఏడు రెండు వేల పదిహేడు పదమూడు సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై రెండు